నేనయితే ప్రెసెంటు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను నా ఆర్డర్ అయితే వస్తుంది అని అయితే మెసేజ్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది బట్ ఆర్డర్ వచ్చేసి నాకయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు అండ్ కొంచెం సేపటికి తర్వాత అయితే నా ఆర్డర్ అయితే నాకు రిసీవింగ్ అనేది నోటిఫికేషన్ వచ్చింది అంటే రిసీవరు కస్టమరు తీసుకున్నాడని నోటిఫికేషన్ నా ఫోన్ అయితే రీచ్ అయ్యింది ఆర్డర్ తీసుకోక ముందే బట్ నాకు ఆ ప్రసెంట్ అయితే నేను నాకయితే ఆర్డర్ అనేది చేరలేదు సో దానివల్ల నాకయితే చాలా ఏంది నాకు నా ఫోన్లో నుంచే ఆల్రెడీ డబ్బులు అయితే కట్ అయినాయి పేమెంటు ఆల్రెడీ పేమెంటు ఆన్లైన్లో చేసేసిన అండ్ నాకయితే నా పార్సెల్ అయితే రాలేదు సో అందువల్ల నేనయితే ఈ కంపేనికి ఇట్లా నెగిటివ్ రెస్పాన్స్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే నా ప్రొడక్టు నా నా ప్రొడక్ట్ అయితే నాకు రాకముందే నాకు పంపినమని నోటిఫికేషన్ అయితే పంపిండ్రు అండ్ నా నా అకౌంటులోకెళ్ళి ఆల్రెడి మని అయితే పే చేసినాను కాబట్టి నా అకౌంటుకయితే నా మనీ అయితే రిటర్న్ చేయాలని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి ఇలాంటి అవుతు ఉంటేనే మనకి ఇలాంటి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ అనేది తగ్గు తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే మన ప్రొడక్టు మనకి చెరతాద అన్న నమ్మకం మన మనమయితే మనకయితే ఆన్లైన్లో పేమెంట్ చేసేసినాం అప్పుడా ఆ ప్రొడక్ట్ రాకపోతే మనమయితే చాలా ఇబ్బందులయితే పేస్ చేస్తూంటాము ఎందుకంటే చాలా అకాడమీ అలా ఉండే సరికి ఆర్డర్ చేసుకున్నాం ఆన్లైన్లో వస్తుంది కావచ్చని పేమెంట్ ముందో చేసేసిన వస్తాదని బట్ ఇప్పుడయితే ప్రొడక్ట్ అయితే నాకు చేరి చేర లేదు కానీ చేరిందని నోటిఫికేసన్ వచ్చింది సో అందువల్ల నేనయితే ఇలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే ప్రోడక్ట్ మనకైతే టైం వచ్చి టైమ్ కస్టమర్ కస్టమరకయితే అందిస్తేనే వాళ్ళకు డెలివరీ పర్సెన్స్కయితే కొంచెం అలాంటి రూల్స్ అయితే పెట్టండి నోటిఫికేషన్ పంపడానికి సో వాళ్ళు ప్రాడక్ట్ డెలివరీ చేయకముందే నోటిఫికేషన్స్ పంపడం వల్ల మేము మనీ లాస్ అవుతాము అండ్ ఇలాంటి ఆన్లైన్ డెలివరీ కంపెనీ మీద కూడా నమ్మకం అనేది పోతుంది సో అందువలన ఆర్డరు ఇచ్చినంకనే కస్టమర్స్ మాలాంటి కస్టమర్స్కి ఆర్డర్ ఇచ్చినాకనే వాళ్ళకయితే నోటిఫికేషన్ పంపే విధానాలనయితే చేయాలని అయితే కోరుకుంటున్నాను